అవును ఆ బుక్ మీద మీరు ఏం రాసి ఉండకూడదు దాంట్లో ఏమి చింపి ఉండకూడదు ఇంకా బుక్ ఎలా ఇచ్చామో అలానే ఉండాలి అంతే ఉన్నయా నేను ఇచ్చినప్పుడు ఏమి చిరిగి లేవే సరే ఇవ్వండి ఒకసారి చూస్తా ఇవి ఇచ్చినప్పుడు అవి చిరిగేమి లేవు బాబు ఏమో మేము నేను ఇచ్చినప్పుడు అయితే చిరిగి ఉండేవి కాదు ఇది కాకుండా మిగితా బుక్కులు ఇవ్వమంటే వేరేవి ఇస్తా ఈ బుక్ మాత్రం రిటర్న్ తీసుకొనికి లేదు మీకు తెలియాలి బాబు మీరు చింపారు దాన్ని నేను ఇచ్చినప్పుడు అది చిరిగి లేదు కదా బాబు చిరిగి ఉంటె అప్పుడే చెప్పేటోడివి కదా ఇప్పుడు కాదు కదా సరే మిగితా వాటికి అయితే వేరేవి ఇస్తా కానీ చినిగింది అయితే నేను తీసుకోను సరే ఇస్తా ఆగండి ఇదిగో ఇది చూసుకో బాబు ఓకేనా సరే మళ్ళా రిటర్న్ ఇవ్వనీకి ఏం రావు కదా అవి ఓకే కదా సరే మరి

తీసుకొనిచ్చి వేరేవి తీసుకోవొచ్చు కానీ ఏవి చినిగి ఉండొద్దు ఇప్పుడు ఇప్పుడే చూసుకో ఏమి చిరిగి లేవు దాంట్లో

ఓకే మరి